హలో మై ఫుడ్ ఐటమ్స్ బార్బరి వైట్ రైస్ లెమన్ రైస్ కర్డ్ రైస్ గోంగూర రైస్ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ టమాటో రైస్